భారతదేశం ఒక అతి పెద్ద దేశం మరియు దాని యొక్క రవాణా వ్యవస్థ కూడా చాలా పెద్దది భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఇది దేశంలో ముఖ్యమైన ప్రాంతాన్ని కలుపుతూ ఉంటుంది ఇంకా రోజూ సుమారు కోటి మంది ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి మనం భారతీయ రైల్వే వ్యవస్థ చాలా అతి పెద్ద వ్యవస్థగా పరిగణించవచ్చు ఇంకా రోడ్లు రవాణా కూడా భారతదేశంలో చాలా ముఖ్యమైనది దేశవ్యాప్తంగా భారీ మేరకు రోడ్లు ఉన్నాయి మన భారతదేశంలో ప్రజలు తమ ప్రయాణాల కోసం బస్సులు ఆటోలు మరియు ట్యాక్సీలని ఉపయోగిస్తారు వారు రవాణాకూడా భారతదేశంలో పెరుగుతున్నది ఇంకా వాయువు రవాణా అంటే గాలిలో ప్రయాణం కూడా భారతదేశంలో పెరుగుతున్నది ప్రధాన నగరాల మధ్య విమానాలు నడిపిస్తున్నాము దానిద్వారా మనకి తక్కువ సమయంలో ఆ రవాణా ద్వారా మనం మన గమ్యాన్ని చేరుకుంటున్నాము ఇంకా సాధారణంగా భారతీయుల రవాణా వ్యవస్థ మంచిదే అయితే ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ఈ ప్రయాణంలో ఎదురయ్యే చాలా సవాళ్లు ఉన్నాయి అందులో మనం కొన్ని వీట్లి గురించి పరిశీలిద్దాం రద్దీ రైలు బస్సు మరియు విమానాలు చాలా రద్దీగా ఉంటాయి ప్రత్యేకించి పండుగ సమయాల్లో మనకి పండగ సమయాలలో ప్రజలు వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు దాని ద్వారా ఈ పండుగ సమయాల్లో బస్సులు రైళ్లు చాలా రద్దీగా ఉండడం మనకి గమనించవచ్చు ఇంకా నాణ్యత రోడ్లు మరియు రైలు మార్గాలు చాలా నాణ్యత కలిగి లేవు ఇవి ప్రయాణాన్ని అసౌకర్యం మరియు ప్రమాదకరంగా మారుస్తున్నాయి భారతదేశంలో నాణ్యత అనేది అంతంత మాత్రమే ఉంది దీనివల్ల ప్రయాణికులు వారి ఆరోగ్య పరిస్థితులు ఇంకా చాలా ప్రభావం అవుతున్నాయి దీని వల్ల ఈ సవాళ్ళుని మనం పరిష్కరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అవి ఏమిటనగా రవాణాలలో మౌలిక సదుపాయాలని మనం మెరుగుపరచాలి ఎందుకంటే రవాణాలు మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉంటాయి దీన్ని మనం మెరుగుపరచడం ద్వారా ప్రయాణికులు చాలా హాయిగా రవాణా చేయడం సాధ్యమవుతుంది ఇంకా రవాణా ధరలు తగ్గించడం ఈ మధ్యన రవాణా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి పైగా ఇందులోనూ విమాన ధర చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని తగ్గించడం ద్వారా సామాన్యుడు కూడా రవాణాను చాలా తేలిగ్గా తీసుకొని మంచిగా ప్రయాణించగలుగుతాడు ఇంకా ప్రజలు రవాణా సదుపాయాల గురించి మరింత కఠిన అవగాహన కల్పించాలి ఎందుకంటే ప్రజలకు రవాణాలో అవగాహన ఉండదు వారు వాళ్ళ వారు ప్రవహించే వస్తువులను ఇంకా బస్సులను శ్రద్దగా చూసుకోరు అపరి అపరిశుద్ధం చేస్తూ ఉంటారు ఇంకా భారతీయ రవాణా వ్యవస్థ మరింత పెరగడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది కొత్త రైళ్లు మార్గాలు ఇంకా వాటిలో కొత్త రైలును నడుపుతుంది ఇంకా రోడ్లు నిర్మించబడుతున్నాయి రవాణా ధరలు తగ్గించడానికి చ చర్యలు తీసుకోబడుతాయి ప్రజలు కూడా రవాణాలు సదుపాయాలు గురించి అవగాహన కలిపించడానికి ప్రచారాలు చేపడుతున్నాయి ఈ చర్యల ద్వారా భారతీయ రవాణా వ్యవస్థ మరింత పెరుగు పడుతుంది ఇంకా చాలా మంది ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు దీనివల్ల ప్రజలు సౌకర్యంగా మరియు సరసమైన రీతిలో ప్రయాణించ గలుగుతారు